మా చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన పరిశ్రమలు ఆర్ధిక కార కారకాలు వీటి గురించి చెప్పాలనుకుంటే వ్యవసాయం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు చాలా వరుకు వ్యవసాయం అనేది ప్రతి దేశంలోని అవసరమే అంతేగాక వ్యవసాయం లేకపోతే ప్రపంచమే కూడా నశించిపోతుందని కూడా చెప్పుకోవచ్చు దేశమే నశించిపోతుందని చెప్పుకోవచ్చు అంతేకాక వ్యవసాయం అనేది చాలా చాలా ఎంతోగానో ముఖ్యమైనటు వంటిది అంతేకాక ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే ఈ వ్యవసాయకుడు దేశానికి వెన్నెముక వంటి వాడు అంతేకాక వ్యవసాయకుడు ఉండవలసిన అవసరం ముం వ్యవసాయకుడు ఉన్న ఉన్నందువళ్ళనే మన దేశం కూడా ఎంతగానో బాగు బాగుపడుకుండా ఉన్నది అంతేగాక వ్యవస ప్రతి ప్రతి వ్యవసాయకుడు వారంత తాను ఎంతో కష్టపడితేనే వారికి తగిన సదుపాయం ఆ ఆదాయం లభిస్తున్నాయి అంతేకాక ఇంకా ఇంకొంత వ్యవసాయకుడుకి వాళ్లకి ఎంతో ఎంతో కష్టపడితే కానో వాళ్లకి సరిగ్గా సదుపాయం దొరకడం లేదు వాళ్ళకి ఆదాయం సరిగ్గా దొరకడం లేదు అంతేగాక వీటి గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే వ్యవసాయాన్ని ఎవరు మర్చిపోకుండా ఇంకా ఇంకా ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను అంతేకాక జిల్లాలో ఏవైనా కార్మగారాల గురించి చెప్పాలంటే గ్రైనేట్ ఫ్యాక్టరీ కూడా వాటి గురించి చెప్పుకోవచ్చు ఇంకా చిత్తూరు జిల్లాలో చానా నాకు తెలిసినంత వరుకు చానా ఎంతగానో గ్రైనేట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అంతేకాక కొన్ని ధాన్యాలు అన్ని అమ్మే అమ్మే ప్లేసులు కూడా కొన్ని ఉన్నాయి అంతేకాక ఎంతోగానో పరిశ్రమలు మనం ఇక్కడ ఉండ ఉండే ఉండేవి మనం చూడగలము అంతేకాక ఇంకా ఇంకెన్నో వీటి గురించి వస్త్ర పరిశ్రమల గురించి కూడా ఎంతగానో మాట్లాడుకోవచ్చు ధన్యవాదాలు